హలో చెప్ప ఎవరు ఆ అవును గుడ్ మార్నింగ్ చెప్పండి ఓకే ఓకే ఏ స్టాండర్డ్ ఏంటి సార్ ఓకే ఓకే ఓకే సార్ సార్ ఎల్కేజీ అంటే మేమంత ప్రిఫరెన్స్ ఇస్తాం చిన్నపిల్లలు కాబట్టి మంచిగా చెప్తాము మంచిగా నేర్పించడం ఫ్యాకల్టీస్ మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటారు అండ్ సెకండ్ క్లాస్ అంటున్నారు కొద్దిగా అంటే ఇప్పుడు కాదు కొద్దిగా ఫిఫ్త్ స్టాండర్డ్ తర్వాత ఐఐటి అలా చెప్తాము ఓకేనా సార్ అంటే మళ్ళీ మ ఇప్పుడు ప్రిపేర్ చేస్తే రేపు వాళ్ళు హైయర్ స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఐఐటీ అనేది ఈజీగా ఉంటుంది సార్ ఓకే సార్ ఇక్కడ మేము ఓకే సార్ చెప్పండి సార్ అన్నీ ఉంటాయి సార్ మంచి పిల్లలని మంచి చూసుకుంటారు ఫ్యాకల్టీస్ ఉంటారు చిన్నపిల్లలని మంచి కేర్ చేస్తారు ఎల్కేజీ వాళ్ళని వాళ్ళకంటూ ఒక స్పెషల్ టీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మంచిగా చూసుకోవడానికి కేరింగ్ ఉంటుంది అండ్ స్టడీస్ కూడా బాగుంటాయి సార్ స్కూల్ వ్యాన్ ఫెసిలిటీ ఉంటుంది సార్ మీరు ఎక్కడ్నించి సార్ ఓకే ఓకే ఓ ఓకే సార్ ఇప్పుడు ఓకే ఓకే సార్ బాగుంటుంది సార్ ఒకసారి మీరు కూడా స్కూల్కి విజిట్ అయ్యి చూడండి ఒకళ్ళు చెప్పడం కాదు మీరు కూడా వచ్చి చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఓకేనా సార్ ఓకే ఇప్పుడు ఫీజ్ చె ఫీజ్ వచ్చేసి ఎల్కేజీ వచ్చేసి టెన్ థౌజండ్ అండ్ సెకండ్ క్లాస్కి వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఉంటుంది సార్ ఇ ఓకే అంటే తగ్గించడం అంటే ఇక్కడ మీరు వచ్చి చూడండి సార్ ఆ తర్వాత చూసి మాట్లాడదాం ప్రస్తుతానికి అంటే నేను చెప్తున్నాను ఇలా ఫీజ్ అనేసి ఓకేనా సార్ ఇంకా ఎక్స్ట్రా ఫీ ఫీజ్ డిస్టెన్స్ బట్టి ఉంటుంది సార్ ఇయర్లీ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్